కొన్ని ప్రాంతాల్లో హాస్పిటల్ వసతులు తగినంతగా లేవు ఆక్సిజన్ బెడ్లు కొంతకాలం కొరతగా ఉన్నాయి మేము చికిత్స కోసం పెద్ద నగరాలకు కూడా వెళ్ళాము మెరుగైన వైద్య సేవలు అందించే హాస్పిటల్స్ పెద్ద నగరాల్లో మాత్రమే ఉన్నాయి ప్రతి పట్టణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరచాలి అత్యవసర మందులు ఆక్సిజెన్ స్టాకు ముందుగా అందుబాటులో ఉంచాలి టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి కూడా తేవాలి రూరల్ ఏరియాల్లో కూడా వైద్య సహాయం తక్షణమే అందించవచ్చు ఈ సూచనలు అమల అమలైతే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలను సామర్ధ్యంగా ఎదుర్కొనగలుగుతాము